పిల్లలకు డ్రాయింగ్ లేదా పెయింటింగ్ వంటి మంచి మంచి కళలను మనం ఎంతో తొందరగా ప్రారంభిస్తేనే మంచిది ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ పవర్ పెయింటింగ్ వేయడం నేర్చుకోవడం ద్వారా పెన్సిల్తో వాళ్ళకు ఇంకా పెద్దయ్యాక చాలా మంచి అనుభూతి కలుగుతుంది ఇంకా దాన్ని చాలా నీట్గా మంచిగా డ్రాయింగ్ వేస్తారు వాళ్ళకి ఉన్న కళని చాలా మంచిగా నెరవేర్చుతారు ఇంకా పెద్దయిన తరువాత వాళ్ళు చాలా పెద్ద కళాకారులుగా కూడా అవ్వచ్చు సో వాళ్ళకి చిన్నప్పటి నుంచే స్కూల్ పాఠశాల ప్రారంభించినప్పటి నుంచే వాళ్ళకు డ్రాయింగ్ ఆర్ పెయింటింగ్ అనేవి అలవాటు చేస్తే వాళ్ళకి మంచి ప్రాక్టీస్ అవుతుంది అలాగే ఇంకా ఎంతో మంచి కళాకారులుగా తయారవుతారు వాళ్ళకి చిన్న చిన్న ఫస్ట్ చిన్న చిన్న ఇళ్ళు చెట్లు వాటి నుంచి మనం ప్రారంభించినపుడు వాళ్ళకి చిన్న చిన్న డ్రాయింగ్ పెన్సిల్తో చిన్న చిన్న లైట్గా ఎలా గీయాలి తిక్గా ఎలా గీయకూడదు ఎలా అలాంటి మంచి డ్రాయింగ్ బుక్ లేదంటే డ్రాయింగ్ టెక్స్ట్బుక్ డ్రాయింగ్ నోట్బుక్ డైలీ వన్ డ్రాయింగ్ ఇచ్చి డైలీ ఒకటి ప్రాక్టీస్ చేపించడం వల్ల కూడా వాళ్ళకి ఎంతో ప్రాక్టీస్ అవుతుంది అట్లనే మంచి డ్రాయింగ్ చేపించడం వల్ల వాళ్ళకి చాలా ఆలోచనలు ఇంకా క్రొత్త క్రొత్త ఆలోచనలు కూడా వస్తాయి ఇంకా వాటిని వాటికి మించి ఇంకా ఎక్కువ కూడా వాళ్ళు చేయగలరు వాళ్ళు వాళ్ళకి సంబంధించిన విషయాలు ఎలాంటిది వాళ్ళు చూసిన ప్రతీ ఒక్కటి ఇళ్ళు కానీ ఇంకా పక్షులు చెట్లు ఇళ్ళు బిల్డింగ్లు ఇంకా ఎలాంటి సంబంధిచినవైనా కూడా వాళ్ళు గీయగలరు వాళ్ళ చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక మంచిగా అనుభూతి కలుగుతుంది ఇంకా అలాగే వాళ్ళకి ఎన్నెన్నో ఐడియాలు ఇంకా ఎన్నెన్నో క్రొత్త క్రొత్త ఐడియాస్ వస్తాయి వాటిని బట్టి వాళ్ళు ఇంకా ఎన్నో గీయాలని అనుకుంటారు సో కాబట్టి చిన్నప్పటి నుంచి నేర్పించడం ద్వారా వాళ్ళకి మంచి ఎగ్జైట్మెంట్ అండ్ ఇంకా ఆలోచనలు క్రొత్త క్రొత్త ఆలోచనలు వస్తాయి ఇంకా వాళ్ళు చూసిన ప్రతీది గీయాలనే అనుకుంటారు కాబట్టి వాళ్ళకు ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళు చిన్నప్పటి నుంచి గీయటం ద్వారా వాళ్ళకి క్రొత్త క్రొత్త ఆలోచనలు ఇంకా చూసిన ప్రతీ దానిది గీయాలనే అనుకుంటారు అట్లాగే బిల్డింగ్ అయినా ఎలాంటివైనా సరే వాళ్ళకి ఇంకా ఎగ్జామ్లో కూడా డ్రాయింగ్ వల్ల ఎన్నో మార్కులు కూడా సంపాదించవచ్చు అలాగే ఇంకా సంబంధించిన చూసిన ప్రతీది గీస్తారు అలాగే పైసా ఇంకా పైసా మీద ఆశ కాకుండా వాళ్ళకున్న టాలెంట్ వాళ్ళకున్న మంచి ఆలోచన వాళ్ళకున్న ట్యాలెంట్ని వాళ్ళు బయటకి నెర బయటకి చూపించాలి అని అనుకుంటారు వాళ్ళకి పైస మీద ఎక్కువ ఉండదు కాబట్టి వాళ్ళకి చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ వేయడం వల్ల వాళ్ళకి అది ఒక కళగా మారిపోతుంది అదే కాకుండా ఇంకా వేరేవి చాలా చేసుకుంటారు కాకపోతే అది ఉండడం వల్ల వాళ్ళ లోపల ఉన్న పెద్ద పెద్ద కళలు బయట పడతాయి సో అందుకు అది అది చిన్నప్పటి నుంచి నేర్పించడం ద్వారా వాళ్ళకి చాలా తెలుస్తుంది దాని విలువ దాని వ్యాల్యూ ఇంకా ఎన్నెన్నో విషయాలు తెలుస్తాయి చిన్నప్పటి నుంచి నేర్పించడం వల్ల వాటికున్న ఇంపార్టెన్స్ అండ్ వాళ్ళకున్న విలువ అన్నీ ఇంకా ఎన్నో క్రొత్త క్రొత్త విషయాలు తెలుస్తాయి